నేను మొట్టమొదటగా ఒక బైక్ కొన్నాను బైక్ బజాజ్ డిస్కవరీ హండ్రెడ్ సీసీ బైక్ బాగుంది కలర్ కూడా నాకు నచ్చింది కలరొచ్చి ఎరుపు కలరు ఎరుపు కలరు నాకు బాగా నచ్చింది నాణ్యత బండి యొక్క నాణ్యత బాగుంది దాని యొక్క వేగం బాగుంది బండి యొక్క ఇంజిన్ యొక్క శబ్దం కూడా చాలా నిశబ్ధంగా బండి ఆన్లో ఉందా ఆఫ్లో ఉందనే తెలియకుండానే ఉంది అంతా నిశబ్ధంగా ఉంది చాలా నాణ్యతగా ఉంది మైలేజ్ కూడా బాగుంది నేను మొత్తానికి మైలేజ్ కోసమే ఆ బండి చూసి కొన్నాను ఆ బండిలో కూర్చునే సీట్ కూడా బాగుంది చాలా సు చాలా నాణ్యతగా సున్నితంగా ఉంది అదే విధంగా దాని యొక్క షాక్ అబ్సర్వర్లు కానీ దాని యొక్క టైర్లు కానీ చాలా బాగుంది మంచి క్వాలిటీతో ఇచ్చున్నారు ఇంతవరకి కేబుల్ కూడా నేను మార్చల బాగనే ఉంది కేబుల్ కూడా ఆ వైర్ కూడా బాగనే ఉంది బండి యొక్క వేగం వేగం కూడా చాలా బాగుంది చాలా వేగంగా వెళ్తుంది ఇద్దరు ముగ్గురెల్నా కూడా నార్మల్గానే పోతా ఉంది సాధారణంగా పోతూ ఉంది ఇద్దరు ముగ్గురు ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం పోయేదానికి బాగానే ఉంది కుటుంబంతో కలిసి వెళ్లేదానికి ఒక భార్య భర్త ఒక కొడుకు కూతురు పోయేదానికి బాగుంది కుటుంబం కోసమే బండి కొనచ్చు అదేవిధంగా మైలేజ్ కోసమే ఇప్పుడున్న సమయాల్లో పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగున్నాయి కనుక ఆ పెట్రోల్ ధర కోసమే ఈ బండి కొనచ్చు ఈ బండి బాగానే నాణ్యతగా ఉంది వేగం బాగుంది మైలేజ్ బాగుంది అదే విధంగా మనం కూర్చొని కొంచెం చాలా దూర ప్రయాణం వెళ్లాలంటే కూడా చాలా బాగుంది దూర ప్రయాణం కోసమైతే ఈ బండి చాలా బాగుంది చాలా మంచిగా ఉంది దూర ప్రయాణం వెళ్లే వాళ్ళు ప్రతి రోజు తన యొక్క ఉద్యోగాలకి వెళ్లే వాళ్ళు కూడా ఈ బండి కొనవచ్చు ఎందుకంటే ప్రతీ రోజు ఉద్యోగాన్ని వెళ్లే వాళ్ళు ఉద్యోగానికి పోయేదానికి వచ్చేదానికి కూడా చాలా బాగుంటుంది ఏ యొక్క నొప్పి కానీ లేకుండా మనం తోలే డ్రైవ్ చేసేది కూడా మనకి తెలియకుండానే అంత సున్నితంగా ఉంది కనుక ఈ బండి బాగా మంచి నాణ్యతగానూ వేగంగానూ మైలేజ్లో గానూ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది బండి కూర్చొని ఫ్రంట్లో కాడా ముందు కూడా ముందు భాగం కూడా దీనికి ఆ షాక్ అబ్సర్వర్లు కానీ ఫోర్క్ కానీ బాగా సున్నితంగా ఉంది అట్లే విధంగా ఎత్తు పల్లాలు కూడా బాగా సున్నితత్వంగా వెళ్తుంది ఈ బండి ఎత్తు పళ్ళాల్లో కానీ అడివి ప్రదేశాల్లో వెళ్లే దానికి కూడా కానీ ఈ బండి బాగా నాణ్యతగా ఉంది మనమెక్కడైనా చాలా దూరంలో వెళ్ళాలి లేదా విలేజ్లో కొండల్లో వెళ్ళాలి పల్లెటూర్లోకి వెళ్ళాలి ఒక కొండ ప్రాంతంలో వెళ్ళాలన్నా కూడా ఈ బండి బాగుంది అదేవిధంగా ఈ బండి యొక్క లైటు వెలుతురు కూడా బాగుంది వెలుతురు కూడా చాలా బాగా చాలా దూరంగా వెళ్తురు కూడా మనకు రోడ్డు చాలా స్పష్టంగా రాత్రి ప్రయాణాల్లో కూడా ఈ బండి చాలా వెలుతురుగా ఉంటున్నది బండి రాత్రి ప్రయాణాల్లో చేసే వాళ్ళు రాత్రి సమయాల్లో ప్రయాణం చేసే వాళ్ళు కానీ లేదా రాత్రి సమయంలో ఎక్కడికైనా వెళ్ళాల్సింది కానీ అలాంటి సమయంలో ఈ బండి బాగుంది అదేవిధంగా మైలేజ్ బాగుంది వేగం బాగుంది లైట్ బాగుంది సస్పెన్సర్ బాగుంది షాక్ అబ్సర్వర్ బాగుంది మైలేజ్ బాగుంది ప్రతీ ఒక్కటి బండిలో ఈ బండి అతి తక్కువ ధరకే వస్తుంది కానీ ఇప్పుడున్న సమయంలో పనులైతే చాలా ఎక్కువ ఈ బండి తక్కువ ధరలో ఉంది ప్రతీ ఒక్కటి నాణ్యతగా ఉంది గనక కూడా ఈ బండి కొనుక్కుంటే మంచిది కుటుంబానికి అయితే ఈ బండి చాలా బాగుంటాదనేసి నేను మీకు ఈ బండి గురించి చెప్తున్నాను